ఏ సాంకేతిక పురోగతులు లేదా ఆవిష్కరణలు ప్రపంచాన్ని విప్లవాత్మ విప్లవాత్మకంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని అనుకుంటున్నారు ఫైవ్ జీ మరియు బియాండ్ మొబైల్ ఫోన్లు రోబోటిక్స్